గుడ్ మార్నింగ్ మేడం ఓ ఓకే సార్ సార్ యాక్చువల్ గా మా పిల్లలు అయితే మేము మీ అక్షర స్కూల్ లో జాయిన్ చేద్దామని వరంగల్ నుంచి వచ్చాం సార్ మేము సార్ అయితే అక్షర స్కూల్ లో అంటే సార్ మేము వేరే ప్లేస్ నుంచి ట్రాన్సఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాం సార్ ఇక్కడ మా హౌస్ దగ్గరికి అండ్ బెస్ట్ స్కూల్ ఏది చూసుకుంటే అక్షర స్కూల్ అని చెప్పారు సార్ అయితే మా పాప ఒక అమ్మాయి అయితే ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది సార్ బాబు యూకేజీ చదువుతున్నాడు సార్ సో ఆల్రెడీ వాళ్ళక్కడ కంప్లీట్ చేయాలి అది ఫోర్త్ అండ్ ఎల్కేజీ కంప్లీట్ చేసేశారు ఎల్కేజీకి ఒకరొస్తారు సార్ నెక్స్ట్ ఆ ఫస్ట్ క్లాస్కి ఒకరొస్తారు సార్ ఇంకో అమ్మాయి ఫిఫ్త్ కు వస్తుంది సార్ అవున్ సార్ ఓకే సార్ ఓ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్యూ సార్ ఓకే సార్

ఓకే సార్ అంటే అవి బుక్స్ యూనిఫామ్ బ్యాగ్ గాని మీ దగ్గర తీసుకోవచ్చా లేదంటే బయట తీసుకోవచ్చా సార్ ఓకే సార్ థ్యాంక్యూ సార్ అయితే ఒకసారి మిమ్మల్ని మీట్ అవ్వడానికి అవ్వుద్దా సార్ ఓకే సార్ అయితే మీరెప్పుడు ఫ్రీ గా ఉన్నారో చెప్తే సార్ మేమా టైం లో వచ్చి మీట్ అవుతాం సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్యూ సార్ అయితే మేము రేపు గాని లేదంటే డే ఆఫ్టర్ టుమారో గాని వచ్చి అయితే మేము మాట్లాడతాం సార్ ఓకే సార్ థ్యాంక్యూ సోమచ్ సార్